ఈ రోజుల్లో ఎక్కువ ఉపయోగించే ఆప్స్ అంటే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఆఖరికి స్కూల్ చదివే వాళ్ళు కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ పెట్టుకొని తిరుగుతూనే ఉన్నారు పొద్దుకి మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఫోన్ ఫోన్ ఫోన్ ఫోన్కే అత్తుకపోయారు అందరూ ఇప్పుడు చెప్పాలంటే ఎక్కువగా యూస్ చేసే ఆప్స్ ఏమంటే ఇంస్టాగ్రామ్ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సప్ తర్వాత వచ్చేసి ట్విట్టర్ ట్విట్టర్ అంతా ఇప్పుడు కొన్ని సెలబ్రిటీస్ ఎక్కువ యూస్ చేస్తున్నారు ఎక్కువ యూస్ చేసే ఆప్స్ ఏమంటే ఇంస్టాగ్రామ్ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ ఎప్పుడు ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చూస్తూనే ఉంటారు ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జామ్పుల్కి మా ఇంట్లోనే మా ఆడబిడ్డ కూతురు ఉంది ఎప్పుడు చూడు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూనే ఉంటుంది పొద్దున్నుంచి సాయంత్రం వరకు అసలు వాళ్ళు ఛార్జింగ్ అయిపోతే కూడా చూసుకోరు సెల్ మొబైల్ ఛార్జింగ్ అయిపోయిందంటే కూడా ఇవ్వరు రీల్స్ చూస్తూనే ఉంటారు రీల్స్ చేయడం పోస్ట్ చేయడము ఇన్స్టాగ్రామ్లో స్క్రోల్ చేస్తూనే ఉంటారు చాటింగ్లు ఈ ఫేస్బుక్లో వీడియో చూడడం ఫేస్బుక్లో కూడా ఇప్పుడు షాట్స్ అని చెప్పి ఆ రీల్స్ఏ తీసి దాంట్లో వేయడం మళ్ళీ దాన్ని కూడా చూడడం వాట్సాప్లో మెసేజ్లు స్టేటస్లు కొత్త కొత్తగా ఏవేవో కనిపెట్టేసి ఇప్పుడు వాట్సాప్లో అప్డేట్లు ఉన్నాయి ఆ ఇన్స్టాల్లో ఉన్న ఫోటోలు దీనిలో కూడా పోస్ట్ చేయ్యచ్చు రీల్స్ కూడా దీంట్లో వేయ్యచ్చు వీడియో కాల్ ఎంతమందికి చేయ్యచ్చు ఇలా ఇలా అని చెప్పి స్మార్ట్ ఫోన్ వచ్చి మన నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి వాడడం వదిలేసి ఇప్పుడు దాన్ని పెట్టి అందరూ బాగా చెడిపోతున్నారు పిల్లలు చిన్న పిల్లలకైతే అస్సలు మొబైల్ ఫోన్స్ ఇవ్వకండి మూడేళ్ల నుంచి ఇప్పుడు స్టార్ట్ చేసారు పిల్లలు నా పిల్లోడు కూడా నేను మొబైల్ యూస్ చేస్తుంటే ఫోన్ అడుగుతూ ఉంటాడు నేను అసలు తనకి ఇవ్వనే ఇవ్వను స్క్రీన్ టైమ్ అసలు పిల్లలకి ఇవ్వబోకండి చాలా డేంజర్ లాభం కంటే ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వల్ల నష్టాలే చాలా పెరిగిపోయాయి స్కూల్ చదివే పిల్లలకి ఫోన్ ఇవ్వకండి ఎందుకంటే ఫోన్ చూడడం వల్ల వాళ్ళు చుట్టూ చుట్టూ తన సరౌండింగ్స్ తన సరౌండింగ్స్లో జరిగే విషయాలు మర్చిపోతున్నారు దానికే బానిస అయిపోతున్నారు వీడియోస్ చూడడం యూట్యూబ్లో ఈ పిల్లలు వచ్చేసి నాకు రైమ్స్ పెట్టి అది పెట్టి రైమ్స్ మీరు చెప్పండి పిల్లలకి మీరు రైమ్స్ చెప్పి డాన్స్ చేయండి వాళ్ళు మీతో పాటు చేస్తారు మీకు పని ఉంది కదా అని చెప్పేసి పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్ ఇచ్చి కానీ చెడగొట్టాలంటే వాళ్ళు చదవరు అసలు పిల్లలతో కలవరు ఆడుకోరు సరిగ్గా తినను కూడా తినరు కొంతమంది పేరెంట్స్ అయితే పిల్లలకి ఫోన్ ఇస్తేనే తింటారని చేపేసి ఫోన్ ఇవ్వడము వాళ్ళు దాన్ని చూసుకుంటూ తింటారు అసలు వాళ్ళు ఏం తింటున్నారు అని కూడా వాళ్ళు కు అర్థం కాదు వాళ్ళకు ఆ తెలీదు ఇప్పుడు పెద్దవాలంటారా యూత్ యూత్ అయితే ఫుల్గా ఈ ఫోన్ ఈ మొబైల్ ఫోన్కి ఆడిక్ట్ అయిపోయారు ఎప్పుడు చూడు ఇంస్టాగ్రామ్ ఇంస్టాగ్రామ్లో పోస్ట్ వేయడం ఇన్ని లైక్లు వచ్చాయి నాకు ఇంతమంది ఫాలోవర్స్ కావాలి నా ఫ్రెండ్కు అని ఫాలోవర్స్ ఉన్నారు నాకు కూడా అన్నే ఫాలోవర్స్ఏ కావాలి ఆ నా ఆడబిడ్డ కొడుకు ఉన్నాడు నిన్న కూడా నా చేత ఒక రీల్ రికార్డ్ చేయించాడు రీల్ రికార్డ్ చేయాలి రా అత్త రీల్ రికార్డ్ చేయాలి రీల్స్ చేయాలి నాకు కొంచెం రికార్డ్ చేసి ఇవ్వు అని చెప్పి ఓకే రీల్ని నాకు నాలుగైదు సార్లు నా దగర సెల్ ఇచ్చి రికార్డ్ చేయమని చెప్పాడు నా ఫాలోవర్స్ ఇంతమంది ఉన్నారు నాకు టార్గెట్ వచ్చేసి వేయ్యి మందికి పైన రావాలి ఇప్పటికి ఐదువందలే ఉన్నారు ఫాలోవర్స్ వస్తే ఏం వస్తుందండి మీకు ఏమీ రాదు ఫాలోవర్స్ వస్తే వాళ్ళు ఊరికే టైమ్ పాస్కి చూస్తూ ఉంటారు మీ అకౌంట్నే ఫాలో అవ్వాలి అని ఏం టార్గెట్ ఏం పెట్టుకోరు ఇదే పిచ్చి లో ఉండకండి అసలు ముందు అయితే ఫేస్బుక్ ఒక ఆడిక్షన్ అనుకుంటే ఇప్పుడు ఇంస్టాగ్రామ్ కి ఫుల్గా ఆడిట్ అయిపోయినారు పిల్లలు తరువాత యాప్ విషయానికి వస్తే గేమ్లు ఈ పబ్జీలు ఈ ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ ఆడుతాడు నా ఆడబిడ్డ కొడుకు ఫోన్ ఎప్పుడు మా అత్తమ్మ కింద పెడతారని చూస్తూ ఉంటాడు మొబైల్ తీసుకొని వెళ్ళిపోవడం తన ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ఎప్పుడు చూడు ఫ్రీ ఫైర్ ఆడుతూనే ఉంటాడు ఫ్రీ ఫైర్ ఫ్రీ ఫైర్ ఈ పిల్లలకి యూట్యూబ్లో వీడియో పాటలు పెట్టిస్తే అదే లోకంలో కూర్చొని ఉంటారు పిల్లల దగ్గర ఫోన్ ఇవ్వకండి కళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ కళ్ళు వాళ్ళని ఎఫెక్ట్ అవుతుంది కళ్ళు సరిగ్గా కనిపించదు సైట్ వచ్చేస్తుంది అద్దాలు వేయాల్సి వస్తుంది తర్వాత వచ్చేసి వాళ్ళ మైండ్ వచ్చేసి ఎప్పుడు దాని మీదే ఉంటుంది వాళ్ళకి చదవాలి అని అనిపించదు పిల్లలతో ఆడుకోవాలనిపించదు తినాలని కూడా అనిపించదు అసలు నిద్ర కూడా పోరు నిద్రపోయే ముందు కూడా ఫోన్లు అడుగుతూ ఉంటారు దయచేసి పిల్లలు దగ్గరనుంచి ఫోన్లు కొంచెం దూరంగా ఉంచేయండి వాళ్ళతో మీరే ఆడుకోండి కమ్యూనికేట్ అవ్వండి ఏంటీ అని అడగండీ ఆ స్మార్ట్ ఫోన్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో అదేవిధంగా నష్టాలు కూడా ఉన్నాయండి లాభాలు ఏంటంటే ఇప్పుడు మనకి తెలియని విషయాల్లో గూగుల్లో సెర్చ్ చేస్తాము తెలుసుకుంటాము ఇప్పుడు వచ్చేసి తర్వాత ఎక్కడైనా వెళ్ళాలి అంటే మ్యాప్స్ యూస్ చేసుకుంటాము అది ఉపయోగకరమైన యాపు తర్వాత వచ్చేసి టికెట్స్ అవైలబిలిటీలో ఉన్నాయా మూవీకి వెళ్ళాలంటే అది చూస్తాము చాలా ఉపయోగాలు ఉన్నాయండి దాన్ని ఎవరు ఉపయోగించడమే లేదు ప్రాపర్గా అందరూ నష్టంకే నష్టం నష్టం చేయడానికి ఉపయోగిస్తున్నారు వాళ్ళు ఆరోగ్యం నష్టం టైమ్ నష్టమవుతుంది తర్వాత వచ్చి ఆ ఆడిక్ట్ అయిపోతున్నారు చాలా ఆడిక్ట్ అయిపోతున్నారు ఇప్పుడు మొబైల్ ఫోన్స్కి పిల్లలు అయితే అదే లోకంలో ఉన్నారు కాలేజ్కి వెళ్లడం లేదు ఇంట్లోనే కూర్చొని నైట్ అంతా కూడా కళ్ళు గిట్ల తెచ్చుకొని లైట్ అంతా ఆఫ్ చేసేసి మీరు మొబైల్నే చూస్తుంటే కళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతుందో కళ్ళు బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది స్మార్ట్ ఫోన్స్ మంచివాటికి వాడండి ఇప్పుడు మైండ్ రిలాక్సేషన్ కోసం పాటలు వినండీ స్మూత్ సాంగ్స్ వినండీ దేవుడు ప్రదక్షిణాలు చూడండీ మిమ్మల్నినెం దేవుళ్ళోకి లీనమైపోవాలని చెప్పట్లేదు మైండ్ రిలాక్సేషన్ కోసం ఇప్పుడు చదువుకోవాలి చదువుకోవాలని బుక్ తీసుకుంటారు మీకు మైండ్ రిలాక్స్ అవ్వట్లేదు చదవాలని ఇంట్రెస్ట్ లేదు అప్పుడు డివోషనల్ సాంగ్స్ దేవుడు పాటలు భక్తి పాటలు వినండి దానికోసం ఉపయోగించండి ఫోన్లు మనం మనకు స్మార్ట్ ఫోన్లు ఎందుకు కనిపెట్టారంటే దూరంగా ఉండే వాళ్ళని దగ్గర ఇప్పుడు మీ అబ్బాయి ఎక్కడో ఫారెన్లో ఉన్నాడు తనని రోజు చూసుకోలేరు కదా స్మార్ట్ ఫోన్ ఉంటే వీడియో కాల్ చేసి మాట్లాడడం ప్రజల మధ్య ఉండే దూరాన్ని తగ్గించడానికి కనిపెట్టారే కానీ మీరు ఇంకా దూరం అయిపోతున్నారు ఫోన్లోనే లీనమైపోతున్నారు పక్కనక్కన ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు మన అమ్మనాన్నతో కొంచెం టైమ్ స్పెండ్ చేద్దామా అలా ఆలోచించకుండా కాలేజ్ నుంచి రావడం బ్యాగ్ అక్కడ విసిరి కొట్టేయడం ఫోన్ తీసుకోవడం కూర్చునేయడం అంతే అలా ఉన్నాయేగాని వచ్చిన వెంటనే ఏం అమ్మా పొద్దున్నుంచి ఏం చేసావు ఏమైంది అలా అమ్మను కొంచెం పలకరించండి రోజంతా జరిగింది మీ దగ్గర చెప్పి ఎంత సంతోష పడతారో వాళ్ళ ముఖంలో ఆ సంతోషాన్ని చూడండి ఎప్పుడు మొబైల్ ఫోన్స్లో కూర్చోకండి మీ హెల్త్ పాడవుతుంది కొద్దిసేపు రిలాక్సేషన్ కోసం గేమ్లే ఆడొద్దని మీకు చెప్పట్లేదండి గేమ్ కొద్దిసేపు కొద్దిసేపు ఆడండి కొద్దిసేపు చదువుకోండి కొద్దిసేపు బయట మీ ఫ్రెండ్స్తో వెళ్ళి మాట్లాడండి సైక్లింగ్ చేయండి వాకింగ్ చేయండి చాలా హెల్త్ విషయాలు ఇష్యూస్ చాలా వస్తాయి మొబైల్ ఫోన్ వల్ల ఎంత కొంత లాభం ఉందో అంతకంత నష్టం ఉంది ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ లేని వ్యక్తే లేడు ఎందుకంటే స్కూల్ ప్రతి విషయం అప్డేట్ చేయడం కానీ ఇవన్నీ వాట్సాప్లోనే చేస్తున్నారు స్మార్ట్ ఫోన్స్ యూస్ చేయకూడదు అని నేను చెప్పట్లేదు యూస్ చేయండి మంచి వాటికి మాత్రమే యూస్ చేయండి ఇలాంటి వాటికి అస్సలు యూస్ చేయకండి ఆడిక్ట్ అవ్వకండి అవసరమైనప్పుడు యూస్ చేయండి మిగితా సమయంలో దాన్ని పక్కన ఉంచేసి మనం రోజువారి పనులు చేసుకోండి ఫోన్ లేనప్పుడు ఎలా ఏంత సంతోషంగా ఉన్నారో అందరు పేరెంట్స్తో కలసి ఉన్నారో టీవీ చూడడం కానీ తరువాత వచ్చేసి బయట పిల్లలతో ఆడుకోవడం కానీ ఇప్పుడు అదంతా లేనే లేనంతవరకు ఒక పిల్లని బయట వచ్చి ఆడుకోవడం చూడలేదండి అందరి ఇంటికే పరిమితమైపోయారు ఫోన్కే పరిమితమయిపోతున్నారు దయచేసి ఇప్పటికైనా ఫోన్కి ఎక్కువ ఆడిక్ట్ అవ్వకుండా మంచి విషయాలకు మాత్రమే యూస్ చేసుకొని నస్ట మీ మీ యొక్క హెల్త్ని టైమ్ని వృధా చేయకుండా మంచివాటికి లాభంగా వాడుకోండి స్మార్ట్ ఫోన్ మంచిదే అది మీరు వాడే దాని బట్టి ఉంటుంది అది మంచో మీకు నష్టం ఏర్పరుస్తుందో ధన్యవాదాలండీ